హలో ఎవరు చెప్పండి చెప్పు చెప్పు చెప్పు శివ

ఏమన్న హాస్పిటల్ కి వెళ్ళినావా అవునా చెయ్యి అయితే ఎక్కువ నొస్తుందా రైటా లెఫ్టా రైట్ హ్యాండ్ సైడ్ పడ్డావా అట్లా నీకు నువ్వు చేసుకుంటే ఎట్లమ్మా నువ్వు హాస్పిటల్కి వస్తే చేస్తాం కదా

దెబ్బ తగిలిందా అయితే డెటాల్ తెచ్చిపెట్టుకున్నావా అవి టీటీ ఇంజక్షన్ వేసుకోవడం అట్ల ఏమన్న టీటీ వేసుకోవాలమ్మ ముందు ఇరవై నాలుగు గంటలలోపల టీటీ వేసుకోవాలి టీటీ రెండోది దెబ్బ గట్టిగా తగిలితే ఇక్కడ పట్టి కట్టించుకోవాలి మేము రాడ్స్ అవి సహాయంతో నీకు కడతాం అట్ల ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాక పెయిన్కిల్లర్స్ ఏమన్న తీసుకున్నావా చెప్తాను అంటే నీకు ఎట్లా దెబ్బ తగిలింది నేను దాన్ని బట్టి చెప్తా చెయ్యి ఉబ్బడం కానీ అలా ఏమన్న జరిగిందా అది చూ చూడాలమ్మ చేయించాలి నువ్వే ఆక్సిడెంట్ అయింది పడ్డాన అన్నావు కాబట్టి చూపియ్ చూడాలి కాళ్ళకి దీనికి ఏమన్న తగిలిందా దెబ్బ ఇట్ల గీసుకున్నట్టు అయ్యిందా రక్తం వచ్చిందా అది టీటీ పెట్టాలి నువ్వు ఒకసారి విజిట్ అయితే హాస్పిటల్ మేము చూసి అది ఏమి కట్టు కట్టాలి లేకపోతే దానికి ఏమి చేయాలి అని ఒకసారి స్కానింగ్ కూడా తీపించాలి మల్ల లోపల బోన్ ఏమి ఏమన్న జరిగిందేమో అని ఇట్ల సోలన్ అయినట్టు ఉందా ఉబ్బినట్టు ఉందా టిటి వేయించుకోవాలి నైట్ నొప్పి వస్తుందని నైట్ అవైలబుల్ ఉంటావా నేను ఇంట్లో ఉన్నాను వస్తాను వస్తావా నైట్ చేయా టెన్ థర్టీ నేను నాది నైట్ షిఫ్ట్ ఉంటుంది వర్క్ టెన్ థర్టీకి అట్ల విజిట్ అవ్వగలుగుతావా అంతకుముందు సిప్లడైన్ పెయిన్కిల్లర్ ఉంటుంది సిప్లడిన్ ఓకేనా

ఇస్తారు సిప్లడిన్ అని చెప్పు ఇస్తారు ఒకవేళ అది కాకపోయిన డాక్టర్ చెప్పిండు సిప్లడిన్ అని అడుగు పెయిన్కిల్లర్ కాబట్టి ఇస్తారు వాళ్ళు డాక్టర్ చెప్పిండు నేను ఇట్ల ఫోన్ చేసి మాట్లాడిన అని చెప్పు సిప్లడిన్ పేరు తీసుకో పెయిన్కిల్లర్ అర్థమైందా నువ్వు టెన్ థర్టీ కి వస్తావు కాబట్టి తినేసి రా లైట్ ఫుడ్ తీసుకో జరా లిక్విడ్ ఐటమ్ తీసుకో బ్లడ్ పోయింది అంటున్నావు కదా అంటే ఆ దెబ్బ ఎక్కడ అయితే బ్లడ్ వచ్చింది అన్నావో అక్కడ కొంచెం డెటాల్ పెట్టు పెట్టిన తర్వాత అది అట్లే ఉంచుకో నువ్వు బ్లడ్ రాకుండా బట్ట కట్టడం కానీ ఏదన్న చేయి పర్ పర్లేదు హైడ్రోజన్ పేర పెరాక్సైడ్ అయిన పర్లేదు పర్లేదు అది రాసుకున్నావు కదా చెయ్యిని ఎక్కువ ఊపడం దాంతో ఎక్కువగా ప్రెజర్ గా వర్క్ చేయడం ఏమి చేయకు ఇప్పుడు నువ్వు ఎట్ల వస్తావు హాస్పిటల్ కి వస్తే క్యాబ్ బుక్ చేసుకుని రా క్యాబ్ చేసుకొని రా ఇక్కడికి వచ్చినాక చూద్దాం టెన్ థర్టీ కల్లా రా స్కాన్ చేయించాలి ఒకసారి ఏమైందని బోన్ మీద ఉండాలి సరేనా ఓకే ఓకే ఓకే